నేను కెమెరా లో ఎటువంటి ఫోటోలు తీస్తాను అలా ఎందుకు తీస్తాను మీకో మీతో వివరిద్దామనుకుంటున్నాను అయితే నేను కెమెరా తో ఫోటో తీసినప్పుడు అది ఎంతో క్లారిటీ గాను అద్భుతంగాను ఉంటుంది అయితే ఎంత దూరంలో ఉన్నదైన సరే చాలా క్లారిటీ గా వస్తుంది ఇంకా మా క్లారిటీ కోసం నేను ఫోటోలు అయితే తీస్తాను ఇంకా చెప్పాలి అని అంటే దాన్ని ఎందుకు అలా తీస్తాను అని అంటే దాంట్లో క్లారిటీ ఏ కాదు ఇంకా దానితో ఎంతోమంది ఆ ఫోటో ని చూసి ఇలా ఎంత బాగుందో ఇలా ఫోటోలు నేను కూడా తీయాలి అని చెప్పి వారు ఆసక్తి చూపుతారు అలాగే ఇంకొక విషయం ఏమిటంటే నేను ఫోటోలు తీసుకున్నప్పుడు ఇంకా చాలామంది అవి దాచుకుంటూ ఉంటారు అవి స్టేటస్సు లోను ఇంకా వారు చేసే పరిమాణంలోనూ గొప్ప గొప్ప అవకాశాల్లోనూ ఉంటుంది ఇంకా నాకు ఇచ్చే కొన్ని కొన్ని అవకాశాల్లో కెమెరా తో ఫోటోలు తీస్తూ ఉంటాను ఇంకా బర్త్డే ఫంక్షన్ లోనూ చిన్నచిన్న పిల్లలు వెళ్తున్న సమయంలోను ఇంకా పిల్లలు ఆడుకునే సమయంలోను పార్కు ల్లోనూ నీటి ప్రవాహం దగ్గర ఇలాంటి కొన్ని కొన్ని ఫోటోలు తీసి ఎంతో అద్భుతంగా పోస్ట్ చేస్తాను ఇలాగే ఇంకా ఎలాగ నేర్చుకోవాలి ఇంకా ఫోటోలు ఎంత బాగా తీయాలి అని చూడ్డానికి చిన్ని చిన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా నేను ఫాలో అవుతూ ఉంటాను